మా గ్రామంలో మేము ఎక్కువగా పశువుల పేడను వాడటం కోడి గత్యంను వాడటం ఇలా ఎరువులని ఎక్కువగా వాడి పశువుల పేడ ఎరువులను వాడి దిగుబడిని పెంచుతున్నాము అలాగే మేము పనికి వ్యవసాయ పనులకు పనిముట్లను ఎక్కువగా వాడుతాము ట్రాక్టర్ వాడుతాము కోతల కోతల మిషను మందు కొట్టడానికి స్ప్రేయర్ ఇలా అన్నింటికి కూడా మిషనరీ వాడటం వల్ల మనకు ఖర్చు తగ్గుతుంది ఆదాయం అనేది మాకు మిగులుతుంది ఖర్చు మిగలడం వల్ల మాకు ఆదాయం పెరుగుతుంది